ఇతర రంగాల మాదిరిగానే ఆరోగ్య రంగంలో అవినీతి రెండు వర్గాలుగా వర్ణించవచ్చు చిన్న అవినీతి మరియు భారీ అవినీతి అదనంగా మరో వర్గం కూడా ఉండవచ్చు అవి అనేనితం మరియు దుర్వినియోగ పద్ధతులను వ్యాప్తి ప్రతి ఒక్కటి కింద వివరించుతుంది మనము లేబర్ వార్డ్లో వంటి నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి కూడా లంచాలు ఇవ్వడం క్యూలో నుంచి బయటికి రావడానికి కూడా లంచాలు తీసుకుంటున్నారు ఉచిత సేవితలు పొండడానికి లంచాలు ఎక్సరే మందులు డైట్ సప్లిమెంట్ల కోసం కూడా లంచాలు ప్రతిదానికి ఏదో ఒక స ఏదో ఒకటి చెప్పి పైస డబ్బులు తీసుకుంటూనే ఉంటున్నారు ఆసుపత్రి నుండి అడ్మిట్ లేదా డిచార్జ్ పొందడానికి లేదా మార్చర్ నుండి ముది దేహాల నిర్ధల్ చేయడానికి కూడా లంచాలే తీసుకుంటున్నారు సాధారణంగా వైద్య సంస్థలోని సిబ్బంది ఇటువంటి లంచాలు తీసుకుంటున్నారు మరియు వైద్యులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు అయితే వైద్యులకు కోతలు విధించడానికి ఈ తోసి పుచ్చట లేవు పెద్ద ఎత్తున అవినీతికి సంబంధించిన తరచుగా అధికారులు వైదులు ప్రైవేట్ రంగ ఏజెంట్లు మరియు రాజకీయ నాయకులు బృందమిందులో పాల్గొంటుంది ఆరోగ్య రంగంలో గ్రాండ్ అవినీతికి ఉదాహరణలకు ఆసుపతి సామాగ్రి పౌర నిర్మాణం లేదా మర్మూతు కాంట్రాక్ట్లు సరఫల కోసం టెండర్లు గెలుచుకోవడం దీని ఫలిితంగా అధిక ఇన్వాయిస్ నాసికర పరికరాలు సామాగ్రి సరఫరా మొదలలను సంబంధించవచ్చు కొన్నిసార్లు మందుల విషయంలో తక్కువ జీవితకాలం లేదా ఫెల్ లైఫ్ ఉంటుంది అవసరాలకు మించి కొన్ని వస్తువులు అధికంగా సరఫరా అవుతాయి దీనిఫలితంగా చౌకైన జనరిక్ సం ఉత్పత్తులోలను అందుబాలో ఉన్నప్పుడు మరొక్క బ్రాండ్ అవసరానికి అధిక ప్రాధాన్యత చూపించారు అవసరమ అత్యవసరమైన పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు నార్మల్ అయ్యే డెలివరీలు కూడా సీజేరియన్లు చేసేస్తున్నారు వైద్య కళాశాలలో ముఖ్యంగా స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ గ్రాజుయేషన్ కోర్సులకు సంబంధి అడ్మిషన్లు పరిీక్షమాలకు మరియు విద్యార్థి వత్తిణ చేయడంతో అవినీతి భారీ అవినీతికి చిన్న అవినీతి కూడా అనుసంధానివించవచ్చు సాధారణంగా దిగువ స్థాయిలు తీసుకున్న లంచాల నుండి వచ్చే లాభాలు ఫ్రీ పేడ్ ఏర్పాట్ల ద్వారా నిచ్చన పైకి పంచుకుంటున్నప్పుడు ఇది జరుగుతుంది లాభదాయకమైన పోస్టింగ్ును పొందడానికి ఏక మొత్తం చెల్లింపు మరియు దిగవం నుండి సేకరించిన సాధారణ నెలవారి చెల్లింపులు ఇతర వై్యుల ఆసుపత్రులు ప్రయోగశాలలు ఇమేజింగ్ కేంద్రాలు ఫార్మసీలు కంపెనీలు మరియు వైద్య పరికరాల కంపెనీ నుండి రోగులను వారివృద్క్ సిఫారి చేయడానికి లేదా వారి ఉత్పత్తులు ఉపయోగించడానికి పర్సెంటేజీలు లేదా బహుమతులు స్వీకరించడం ఆరోగ్య రంగంలో కనిపించే భారీ అవినీతిలో ఎక్కువ బాగాన్ని వృత్తి సృష్టిస్తుంది దీని కారణం ముడిసరుకు మరియు ఉత్పత్తి ఖర్చులకు మించి మందులదరలు దోపిడి చేయడం మరియు అస్మానంగా నిర్ణయించడం పరిశోధనకు మరియు అభివృద్ధి ఖర్చులు మరియు ఐపి రక్షణకు కవర్ చేయడం మందులు సూచించడానికి నగదు మరియు ఒక రూపంలోంలో చాలు ఇవ్వడం